హలో ట్యాక్సీ డ్రైవర్ ఎందుకు వస్తలేరు మీరు నేను ట్యాక్సీ బుక్ చేసి ఇంతసేపు అవుతుంది గంట సేపు అవుతుంది గంట నుండి ఎదురు చూస్తున్నాను అయినా మీరు వస్తలేరు ఎంతసేపు చూడాలి మీకోసం మీరు రాకపోతే నేను ఇంకో ట్యాక్సీ అయినా బుక్ చేసుకుంటాను కదా ఎందుకు మీరు ఇంత లేట్ చేస్తున్నారు మాకేం చెప్తలేరు మీరు అసలు వచ్చేది రానిది ఏం చెప్తలేరు గంటసేపటి నుండి నేను చూస్తున్నాను మీకోసం మీరు రాండి తొందరగా